హలో హలో ఎవరండీ చెప్పండి ఆ అవును మేడం ఆ పెట్టాను మేడం ఇప్పుడే ఒక టెన్ మినిట్స్ బ్యాక్ పెట్టాను మేడం బిర్యానీ ఒక టూ మెంబెర్స్కి మేడం టూ మెంబెర్స్కి ఎంత సరిపో హాఫ్ ఆ ఫుల్ పంపించండి మేడం కొంచెం స్పైసీగా పంపించండి మేడం ఆ సరే మేడం ఆ ఒక టూ ప్లేట్స్ పంపించండి మేడం ఒక వాటర్ బాటిల్ విత్ వన్ కూల్ డ్రింక్ ఆ అవును మేడం లాలీపాప్స్ పంపించండి మేడం విత్ బిర్యాని అంతే మేడం ఇంకేం అవసరం లేదు మేడం అడ్రస్ వచ్చి ఇక్కడ కాకినాడ సర్పవరం జంక్షన్ మేడం వినాయకుడి గుడి దగ్గర అక్కడికొచ్చాక ఒకసారి కాల్ చేయండి మేడం ఆ పర్లేదు మేడం ఒకా థర్టీ మినిట్స్లో పంపించండి మేడం ఓకే మేడం ఆ చెప్పండి మేడం ఎంతైనా ఆ ఓకే మేడం ఆ సరే మేడం ఆ సరే మేడం చెప్పండి ఆ సిక్స్ హండ్రెడా మేడం ఆ ఓకే మేడం పంపించండి మేడం కొంచెం టైంకి పంపించండి మేడం ఆ ఓకే మేడం థాంక్యూ మేడం ఓకే మేడం థాంక్యూ